మన తెలుగు భాష అనేది చాలా చాలా బాగుంటుందండి మాట్లాడుకోవడానికి కాని మనం కవిత్వాలు గాని సాహిత్యం కాని చెప్పడంలో తెలుగు భాష అనేది చాలా బాగా మంచి ప్రాముఖ్య పాత్రను పోషిస్తుంది అది ఎలాగంటే ముఖ్యంగా సాహిత్యాన్నే తీసుకోండి నిజంగా పాత సినిమా పాటలు మీరు తీసుకున్నట్లయితే అందులో ఒక్కపాటైనా మీరు విన్నట్లయితే ధనమేర అన్నిటికి మూలమనే పాట ఎస్వి రంగారావు గారి పాట ఉంటాదండి అందులో సాహిత్యం అనేది ఎంత బాగుంటుంది అండి అంటే మనం ఒక పాటను విని మన జీవితం ఎలా ఉండాలి మన లైఫ్లో మనము ఇతరులకు ఎలా ఉండాలి అన్నది కూడా సా సాహిత్యాన్ని బట్టి మనకి తెలుస్తుందండి నిజంగా ఇతర ఇతర లాంగ్వేజెస్తో పోల్చుకుంటే గనక మన తెలుగులో ఒక చక్కని అద్భుతమైన కథలు సాహిత్యం కవులు కూడా ఉన్నారండి నన్నయ తిక్కన ఎఱ్ఱన వీరిని కవిత్రయంలో కూడా ఏ పెద్ద పాత్రనమాట ఇప్పుడు నిజంగానే శ్రీకృష్ణదేవరాయలు స్థా కాలంలో పద్యాలు అనేవి ఎంత ముఖ్య పాత్ర పోషించాయో మనం చదువుకున్నాం చాలా బాగా ఒక అలంకారం అనేది ఉంటుందనమాట తెలుగు భాషకి ఇప్పుడు ఒక పదాన్నే తీసుకోండి దానికి ఒక కొన్ని పర్యాయ పదాలు అనేవి ఉంటాయనమాట దాన్ని మనము పలుకుతున్నప్పుడు చాలా ఎదుటి వాళ్లకి అర్ధమయ్యే రీతిలో మనం మాట్లాడవచ్చు అలాగే దాన్ని ఒక కవిత్వంగా చెప్పేటప్పుడు తెలుగు భాషను ఇంకొక పర్యాయ పదాలు ఉ ఉపయోగించి కూడా మనం చెప్పొచ్చు అనమాట అలాగే తెలుగు భాషలో కవిత్వాలు అంటే సినారే కవిత్వాలు అనేవి నాకు చాలా బాగా ఇష్టమండి అలాగే ఎద్దులపూడి సురేశర రాణి నవలలు మీరు తీసుకున్నట్లయితే అందులో తెలుగు భాష గురించి తెలుగు తెలుగు చరిత్ర గురించి నేటివిటీ గురించి కూడా చాలా బాగా చెప్తుంది ఇంకా మన కళాత్మక వ్యక్తీకరణలో కూడా మన తెలుగు పా తెలుగు భాష అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అది ఎలాగంటే ఇప్పుడు మన కళలు ఏంటి పాటలు కాని సంగీతం కాని సంస్కృతం కాని ఇప్పుడు భరతనాట్యం కాని ఒకరకమైన మన పాటలను బట్టి మన తెలుగు లాంగ్వేజ్ని బట్టి మాత్రమే ఆ భావం అనేది వ్యక్తం అవుతుంది